ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు ఖనిజదహిత పరిశ్రమ సాయుధ వాహనాలు మరియు మందుగుండు సామాగ్రి డిపో ప్లాంటేషన్ వంటివి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కన్ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు